నేను ఏదైనా ఆర్డర్ చేస్తే అది రాలేదు కానీ నాకు మెసేజ్ ఆర్డర్ అందినట్టు అని వస్తే నేను ముందుగా కస్టమర్ కేర్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తాను తరువాత నేను ఆర్డర్ పెట్టిన ఆ డెలివరీ అబ్బాయి నెంబర్ ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి కస్టమర్ కేర్ వాళ్ళకి ఇస్తాను ఆ అబ్బాయి ఎక్కడ నుంచి ఏ ఏరియా నుంచి వర్క్ చేస్తున్నాడు అనేదాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అండ్ నెక్స్ట్ కస్టమర్ కేర్ వాళ్ళకి గట్టిగా అడుగుతాను ఇలా నేను ఒకటి ఆర్డర్ పెట్టాను కాని నాకు ఆర్డర్ డెలివరీ రాలేదు బట్ డెలివరీ వచ్చిందని మెసేజ్ చూపిస్తుంది ఇలా తప్పుడు సమాచారాన్ని తప్పుడు మెసేజ్ని ఇలా పంపిస్తే కొంచెం గట్టిగానే ఫిర్యాదు చేయాల్సి వస్తుంది నేను అయితే ఈ విధంగా చేస్తాను అండ్ ఆ కంపెనీ ఏది అనేది సంప్రదిస్తాను ఏ కంపెనీ నుంచి వచ్చింది ఎలా ఏంటి నెంబర్స్ అన్ని మనకు ఉంటాయి కదా టోల్ ఫ్రీ నెంబర్స్ కస్టమర్ కేర్ నెంబర్స్ కస్టమర్ కేర్ వాళ్ళని సంప్రదిస్తాను